మతవాదం తెలంగాణలో మతపరమైన విషయాలు కొన్నిసార్లు రాజకీయ మరియు సామాజిక వృత్తిక్రతల దారితీస్తాయి వివిధ మత సమూహాల మధ్య సంబంధాలు సందర్భాాలల్లో చిచ్చుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి చంద సహవాదం కొన్ని మతపరమైన సమూహాలు తమ అభిప్రాయాలను విపాదించడానికి ప్రయత్నం వల్ల సామాజిక సమస్యలు తడత్తాయి మత సంస్ స్వాసంత్రం మరియు సమాజిక సామరస్యానికి విఘాతం కలిగించవచ్చు మత మార్పిడి అనేది తరచుగా వివాదాస్పత అంశంగా ఉంటుంది కొన్ని సమూహాలు మతమార్పిడి ప్రోత్సహించడం లేదా నిరోధించడం వంటి చర్యలు సామాజిక వృద్ధిక్రతలను దారితీస్తాయి సంస్కరణలు మతపరమైన సంస్కరణలు మరియు ఆధునీకరణ ప్రయత్నాలు కొన్నిసార్లు సనాతనవాద సమూహాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి ఇది మత సం సంప్రదాయాలు మరియు ఆచారాల్లో మార్పులకు సంబంధించిన చర్చలు దారితీస్తుంది